సంస్థగత నిర్మాణం ఒక చిరు వ్యాపారం నిర్మించడం కోసం మొదటి మీడియం నిర్వాహణ నియమాలు ఆలస్యం మరియు ప్రవర్తన విధానాల గురించి అభివృద్ధి నిర్వహించడం అత్యంత ప్రముఖంగా ఉంటుంది బడ్జెట్ మరియు ఆర్ధిక నియంత్రణ కార్యకలాపాల అన్ని ప్రాకారాల కోసం ప్రాముఖ్యత పొందడం ముందుకి చిరు వ్యాపారికి బడ్జెట్ నిర్మాణం మరియు ఆర్ధిక నియంత్రణ విధులు అవసరం బజారు అధ్యాయానం చిరు వ్యాపారం అవసరం అయిన బజారు నివేదికలను నిర్వహించే విధానాలు ఆర్థకారి వస్తువు నిర్మాణం వస్తువులు నిర్మించడానికి మరియు అందుబాటులో ఉండడానికి ఆసక్తి కలిగించే సాధనాలు అవసరం మార్కెటింగ్ స్ట్రాటజీ ప్రచురణ విపణ చట్టం మార్కెటింగ్ నిర్వహణ మరియు ప్రతికూల అయినవి ప్రభావితం చేసే దాంట్లో ఈ స్ట్రాటజీ అత్యంత ముఖ్యమైనది